హలో చెప్పండి సార్ మీ బాబుయీ షర్ట్స్ కుట్టడా అండి అవుతుందండి కొంచం టైమ్ పడుతుంది

తీసుకున్నా తీసుకున్నా అండి అన్నీ కొలతలు తీసుకున్నా బట్ ఇప్పుడు గిరాకీ ఫుల్ ఉన్నది అండి సొ అందుకనే టైమ్కి మేము ఇవ్వలేకపోయినాము ఇంకా నాకు రావాల్సిన కస్టమర్స్ అంటే నాకు రావాల్సిన పనివాళ్ళు కూడా రాలేదండి సొ నేను ఒక్కదాన్నే చేయడం

నాకు ఒక టూ త్రీ డేస్ టైమ్ ఇవ్వండి సార్ ఇప్పుడు ఫాస్ట్గా అంటే కాదు ఎందుకంటే నాకు వర్కర్స్ రావట్లేదండి యూనిఫరమ్స్ కదా మళ్ళా ఏ చిన్న ప్రాబ్లం అయినా మీరే మాకు కంప్లయింట్ చేస్తారు కదా అందుకని బాగుండాలి కదా అంతే నేను అనుకున్న మాకు రావాలిసిన కస్టమర్స్ ఉంటారు కదా నాకు డైలీ చేసే వాళ్ళు ఉంటారు అని నేను అనుకున్న వాళ్ళు ఎమర్జెన్సీ పనుల మీద బయటికి వెళ్ళినారు షాప్ నేను ఒక్కదాన్నే చూసుకోవాల్సి వస్తోంది అందుకనే నేను కష్టమర్స్కి టైమ్కి ఆన్నీ డెలివరీ చేయలేకపోతున్నా కొంచెం టైమ్ పడుతుందండి ఒక రెండు మూడు రోజులు టైమ్ ఇవ్వండి సార్ నాకు

అంటే వాళ్ళకి ఎమర్జెన్సీ అవసరం ఉంటే ఎమర్జెన్సీ అవసరం ఉంటే వాళ్ళు వెళ్ళిపోయినారు సార్ నేను వాళ్ళని ఏం అనలేకపోయిన ఎట్ల నాకు వచ్చినా గిరాకీ ఉంటుంది కదా వీళ్ళు చేస్తారు అని నేను వాళ్ళను పెట్టుకున్నా సార్ అర్జెంట్గా వాళ్ళు బయటికి వెళ్ళవలిసి వచ్చింది ఫామ్ అందుకనే మీకు కరెక్ట్ టైమ్కి నేను డెలివరీ చేయలేకపోతున్నాను నాకు ఒక రెండు మూడు రోజులు టైమ్ ఇయ్యండి సార్ మీ యూనిఫామ్స్ నేను అందిస్తా సార్ టైమ్ పడుతుంది ఒక రెండు మూడు రోజులు పిల్లల్ని

అవునండి నేను ఇస్తానే తీసుకున్నాను కానీ కుదరాలేదు అండి నాకు

అల్రెడీ కట్ చేసి పెట్టిన అల్రెడీ కట్ చేసి పెట్టిన ఇంక వాళ్ళు స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది తొందరనే అవుతుంది వర్క్ గానీ మీ బట్టలు మీకు ఇప్పుడు ఇస్తే మీరు ఎట్లా అట్టా చేస్తారు సార్ నేను అందిస్తాను అండి జస్ట్ కనీసం రేపటి వరకు కన్నా నాకు టైమ్ ఇవ్వండి ఈరోజు అంటే ఇంకా ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది కదా సార్ అల్రెడీ

మా రేపు ఈవినింగ్ వరకు నేను ఏ టైమ్ అయినా మీకు చేసి ఇస్తా సార్ కొంచెం ఇంకా నేను ఇంకా ఈవినింగ్ వరకు అయినా నైట్ టైమ్ వరకు అయినా గానీ షాప్ కటేయకుండా ఉండి నేను మీ పిల్లలు యూనిఫామ్స్ తప్పకుండా మీకు అందిస్తాను అండి ఏం టెన్షన్ పడకండి సార్ ఇంకా ఏమన్నా మీ పిల్లల యూనిఫామ్స్ గానీ బ్యాగ్స్ గానీ సో అట్లేమన్నా ఉన్నాగానీ చెప్పండి సార్ మీ పక్క వాళ్ళు ఎవరైనా ఉన్నా గానీ చెప్పండి సార్ మేము టైమ్కి ఇచ్చేస్తాము ఈ ఒక్కసారి ఇట్లా అయిందండి సరే సరేనండి ఈ ఒక్కసారే అట్లా అయింది సార్ ఇంకా ఎప్పుడు అట్లా జరగదు సరేనండి త్యాంక్ యు సరేనండి త్యాంక్ యు